హలో ట్రావెల్ ఏజెన్సీ హలో గుడ్ ఈవెనింగ్ అండి నా పేరు ఉమా ఈ తెలంగాణ తెలంగాణాలో కొన్ని రోజులు నేను ఉండాలి అనునుకుంటున్నాను ఉండడానికి ఏదన్న వసతి వసతి సౌకర్యాలు ఏమన్న ఉంటే చెప్తారా కొంచం మీకు తెలిస్తే అవునండి

సందర్శించడానికి

తెలంగాణలో ఉన్న ప్రసిద్ధి గాంచిన ప్రదేశాలు అన్నింటిని చూడాలని అనుకుంటున్నాను నాకు వసతి కావాలండి

చెప్పండి

సరే అండి దానికన్నా దానికన్నా తక్కువగా దొరకవా అండి ఇంకా

అంటే ఎట్లా ఓహో ఎన్ని రోజులన్న ఉండవచ్చా అక్కడ

ఇంకా ఇంకా వేరే ఏమన్న ఉన్నాయా అండి సరే అండి కానీ తక్కువ ఖర్చుతో ఎక్కువ సౌకర్యాలు ఉండేటట్టు చూడాలని నేను కోరుకుంటున్నాను చెప్పండి

ఓకే అండి మరి ఈ లాస్ట్ది ఈ చివరి ఈ చివరి ఒక చివరిదాన్ని సెలెక్ట్ చేసుకున్నాం సరే అండి ఓకే సరే అండి సరే సరే అండి ధన్యవాదం